సభ్యులారా మానసిక ఆరోగ్యం అనేది ఈ కాలంలో అత్యు అత్యంత సధ ప్రధానమైన అంశంగా మారింది శారీరక వ్యాధులు కనిపించగలవు చికిత్స చేయగలవు కానీ మానసిక వ్యాధులు కనిపించకపోయినా నెమ్మదిగా మన జీవితాన్ని లోపల నుంచి దెబ్బ తీసే ప్రమాదం ఉంది ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్థులు మహిళలు వృద్ధులు ప్రతి వర్గం ప్రజలు దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితిని గురించి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది వీటి సేవలను ప్రభుత్వం కూడా ఎంతో అత్యున్నతంగా అందిస్తుంది ఇలాంటి వారి ఆరోగ్యం తరచుగా బాగా లేనప్పుడు వారిని పరిశీలిస్తూ చూసుకోవల్సిందిగా మనవి